నా సంస్కృతిలో ప్రధానంగా చాలా వృత్తులు ఉన్నాయి అందులో బాగా ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి నేనింకా మిగతా వచ్చేటప్పటికి చేపలు పట్టడం పశువుల పెంపకం ఇంకా తరుచుగా చేసేవి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మనం ఈ సంస్కృతుల్లో ప్రధానంగా వ్యవసాయం అనేదాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వ్యవసాయం అనేది బాగా ముఖ్యంగా చేస్తూ ఉంటాం అందులో ప్రధాన వృత్తి వ్యవసాయం ఆ వ్యవసాయం అనేది ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి భూమిని ఉపయోగించే వృత్తి ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నందున వ్యవసాయం చాలా ముఖ్యంగా ఉన్నది కొన్ని సంస్కృతుల్లో చెప్పాలంటే వ్యవసాయంతో పాటు ఇతర ప్రధాన వృత్తులు కూడా ఉన్నాయి ఉదాహరణకు కొన్ని సంస్కృతుల్లో చేపలు పట్టడం అనేది ముఖ్యమైన వృత్తి ఇంకా ఇతర సంస్కృతుల్లో పశువుల పెంపకం లేదా పారిశ్రామిక ఉత్పత్తి అనేవి ముఖ్యమైన వృత్తులు మన ప్రజలు తరచుగా వ్యవసాయం వంటి సాంప్రదాయ వృత్తుల నుండి బయటకు వస్తారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం ఆధునికీకరణ ఆధునికికరణతో వ్యవసాయం మరింత మిషనరీ మరియు పెద్ద భూమిని ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది ఇది చిన్న రైతుల కోసం కష్టతరం చేస్తుంది మరొక కారణం విద్య విద్య ప్రజలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది ప్రజలు వ్యవసాయం కంటే మరింత సంపాదించే మరియు మరింత సంతృప్తికరమైన వృత్తిని కలిగి ఉండే వృత్తులను ఎంచుకోవడం మరింత ఎక్కువగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ వ్యవసాయం వంటి సంప్రదాయ వృత్తులను విడిచిపెట్టరు కొంతమంది ప్రజలు మాత్రం వ్యవసాయం యొక్క సాంప్రదాయక జీవన శైలిని ఇష్టపడతారు మరి కొందరు ప్రజలు వ్యవసాయం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడడానికి కొనసాగుతారు